నేను లాప్టాప్ తీసుకున్నా లాప్టాప్ తీసుకున్నాంక దాన్ని చూస్తే చాలా అంటే మనం తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఆ ప్రోడక్ట్ని మనం తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అట్లని నేను ఆన్లైన్లో చూసాను ఆన్లైన్లో చూస్తే మనం అక్కడికి వెళ్ళి ఎట్లాగో చెక్ చేసుకోలేం కాబట్టి ఆన్లైన్లో దాని కి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఎట్లా ర్యామ్ రోమ్ హార్డ్ డిస్క్ అట్లా ప్రతీ ఒకటి ఆన్లైన్లోనే పెట్టారు వాళ్ళు చూసాను నాకు చాలా అంటే అవి అన్నీ ఓకే బావుంది అని అనిపించింది ఆన్లైన్ ప్రోడక్ట్ కదా అది కొంచెం భయపడుతూనే తీసుకున్నాను అయినా అని ఓకే పర్లేదులే అని ఆర్డర్ చేసాను తీసుకున్నాను కానీ మనం తీసుకునే సరికి అది మనం తీసుకున్నాక దాన్ని చూస్తే ఏం బాలేదు మనం అనుకొనే విధంగా లేదు అంతా పాడు పాడుగుంది మళ్ళీ జస్ట్ పైన పైన క్యాప్స్ కొత్తవి ఏసిర్రు అంతే లోపల పార్ట్స్ అన్నీ స్లోగా వర్క్ చేస్తున్నాయి ఏం బాగాలేదు అంటే మనం ఏది ఉన్నా ఏది తీసుకోవాలనుకున్నా డైరెక్ట్ వెళ్ళి తీసుకోవాలి ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవద్దు ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అందులో ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి తీసుకోవడం వల్ల మనం చాలా లాస్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు లోపల పార్ట్సు ఎట్లా ఏమున్నా మనకి తెలియదు కానీ పైన కప్స్ మాత్రం కొత్తవి వేసి ఇస్తారు